కాకినాడ జిల్లా ఒక అందమైన జిల్లా ఇది తన సముద్రతీరా ప్రాంతాలు స్థానిక సంస్కృతి చరిత్రకు ప్రసిద్ధి చెందింది జిల్లాలో అనేక అవకాశాలున్నాయి అంతేకాక కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నాయి అ అవేంటంటే ఆర్థిక సమస్యలు జిల్లాలో వ్యవసాయం ప్రధాన ఆర్థిక కార్యకలాపం అయితే భూసారం కోల్పోవడం వరదలు ఇంకా ఎండలు వంటి పర్యావరణ సమస్యల వల్ల వ్యవసాయం ప్రభావితమవుతుంది ఇంకా జిల్లాలో పారిశ్రామికీకరణకు అవకాశం ఉంది కానీ ఈ ప్రక్రియలో పర్యావరణాన్ని రక్షించడం చాలా ముఖ్యం జిల్లాలో పర్యాటకం ఒక ప్రధాన ఆదాయం వనరు అయితే పర్యాటకం అనేది పర్యావరణానికి ఒత్తిడిని కలిగిస్తుంది దీనిని నిర్వహించడానికి చర్యలు తీస్కోవాలి మనం అలాగే జిల్లాలోని బలహీన వర్గాల పేదరికం కూడా ఒక ప్రధాన సమస్యే దీన్ని తగ్గించడానికి విద్యా ఆరోగ్యన సంరక్షణ ఇంకా మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెట్టాలి ఇంకా మానవ వనరుల అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టాలి మనం ఇంకా అసమానత కూడా ఒక సమస్యే దాన్ని కూడా మనం తగ్గించాలి ఇంకా పర్యావరణ సమస్యలు కూడా ఉన్నాయి అది సముద్రం అనేది కాలుష్యం అయిపోతుంది దాన్ని అందులో వ్యర్థాలున్నాయి ఆ వ్యర్థాలన్నింటినీ శుభ్రీకరణ పద్ధతులపై పెట్టుబడి పెట్టాలి ఇంకా నీరు కూడా చాలా కాలుష్యమైపోతుంది దీన్ని తగ్గించడానికి పారిశ్రామిక మరియు గృహ వ్యర్థాలను సరిగ్గా నిర్వహిస్తూ ఉండాలి ఇంకా వన్యప్రాణులు సమస్యలు కూడా ఉన్నాయి అవి అంతరించిపోతూ ఉన్నాయి వన్యప్రాణుల సంరక్షణ మరియు అభివృద్ధి కూడా మనం చర్యలు తీసుకుంటూ ఉండాలి అంతేకాకుండా అవినీతిని కూడా అది సమస్యే దానిని మనం తగ్గించడానికి ప్రభుత్వంలో పారదర్శకత ఇంకా లెక్కదాకలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది